స్కూల్లో సిలబస్లో బ్యాంకు విధానాలు అలాగే పాలసీల గురించి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజుల్లో పిల్లలు బ్యాంకు వెళ్ళి డబ్బులు తీయాలన్న వేయాలన్న వారికి ఎంతో కొంత తెలిసి ఉండాలి ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయంగా ఇది ఉంది స్కూల్ల్లోనే విత్ ఫామ్ ఈ ఫామ్లు అనేవి ఎలా రాయాలో వారికి నేర్పించగలిగితే వారు జీవితంలో ఇటువంటి సమస్యలు అనేవి రాకుండా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను ఇంకా పాలసీలు అంటారు అది పాలసీల గురించి అంతగా తెలియాల్సిన అవసరం స్కూల్లో వయసులో లేదని నా అభిప్రాయం కాకపోతే స్కూల్ సిలబస్లో పన్ను గురించి అలాగే విత్ డ్రా ఫామ్లు డిపాజిట్ ఫామ్లు ఎలా రాయాలో నేర్చుకోవడం అనేది అవసరమని నేను అనుకుంటున్నాను